నేను ముఖ్యంగా చదువుకున్న పుస్తకాాల్లో అబ్దుల్ కలాం ద వింగ్స్ బుక్ మరియు ద డిసిప్లన్ పవర్ అనే పుస్తకాలు బాగా చదువుకున్నాను తర్వాత మా ఇంకా భగత్ సింగ్ గారు రాసిన వై ఐ యామ్ ఎతీస్ట్ అనే ఒక పుస్తకాన్ని చదువుకున్నాను వై ఐ యామ్ ఎతీస్ట్ అనే పుస్తకం నాలో చాలా ప్రేరణ నింపింది అది నన్ను రాత్రంతా మేలుకునేలా చేసింది ఎందుకంటే మనం దేవున్ని ఎందుకు నమ్మాలి దేవున్ని ఎలా నమ్మాలి దేవుడిని నమ్మాలి భగత్ సింగ్ గారు చెప్పిన మాటలు మన స్వతంత్రానికి ఆయన ఇచ్చిన సందేశం కానీ నాకు చాలా బాగా అనిపించాయి అవన్నీ నాలో ప్రేరణను ప్రేరణను నింపాయి నన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దడానికి అవన్నీ నన్ను ఎంతో సహాయం చేశాయి కాబట్టి అలాంటి పుస్తకాలు నాకు చాలా అనుభవాన్ని కలిగించాయి